నేను మా ఫ్రెండ్కి నేను ఒకసారి ఒక పోయమ్ రాసి ఇచ్చాను అది నేను చిన్నప్పుడు విన్నది అది ఏమిటంటే అది కావాలని దాన్ని ఏడ్పించడానికి అలా రాసాను రాస్తే అది దానికి నచ్చింది కాని దానికి దానివల్ల నేను ఎందుకు అలా రాసాను అన్నది దానికి అర్థం కాలేదు అర్థం కాకపోవడం అది నేను ఒక దాని గురించి రాస్తే అది వేరేది అనుకుని వేరే ఏదేదో అనుకుని పాపం అది పిచ్చిదానిలాగా నేను చేసిన ఇంకా దాన్ని సపోర్ట్ చేస్తు రాసాను ఏమో పోయము అని అనుకుంది కానీ నేను అందులో దాన్ని తిడుతున్నట్టు రాసానని దానికి అర్థం కాలేదు సో దానికి అయితే అది నచ్చింది కానీ నేను మాత్రం కొంచెం ఆపోజిట్గా రాసిన దానికైతే నచ్చింది అది ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యింది అది ఏంటంటే మా ఫ్రెండ్షిప్కి సంబంధించిందని అనుకుంది